ఆ చెప్పండి సార్ ఏం కావాలండి ఏంటి సార్ చెప్పండి తప్పనిసరిగా చేస్తాం ఆ ఆ అదేనండి ఇది హా హా చెప్పండి సార్ ఆ ఈ రోడ్డు పట్టుకుని నిదానంగా వెళ్ళి పోవచ్చు అండి ఆ తిరుపతి అందరికి తెలిసినదే కదండీ అది వేంకటేశ్వర ఉంటారు అక్కడ వేంకటేశ్వర స్వామి

మంచి జరుగుతుంది అండి మీకు ఇలాగా మీరు అనుకున్నవి కూడా జరుగుతాయి మీరు ఇప్పుడు ఇలా ఈ రోడ్డు పట్టుకుని వెళ్ళిపోతే తిరుపతి పట్నం వస్తుంది అండి అక్కడ నుంచి పదమూడు కిలోమీటర్ల దూరంలో తిరుమల అని ఒక కొండ ఉంటుందండీ ఆ కొండలో ఆ కొండ ఆ అక్కడ ఉంటుంది అండి వేంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది అండి ఆయన విష్ణు అవతారాల్లో ఒకటి ఆయన వేంకటేశ్వరుడిని కలియుగ ప్రత్యక్ష దైవం అని కూడా పిలుస్తారండీ ఇంకా ఈ ఆలయం గురించి చెప్పాలంటే ఈ ఆలయం ప్రపంచంలో చాలా ఎక్కువ మంది సందర్శకులు వచ్చే గుడిల్లో ఇది ఒకటి అండి నాకు తెలిసి ఆ నాకు తెలిసి ఇక్కడకి ఇంచు మించు సంవత్సరానికి ముప్ఫై నుంచి నలభై కోట్ల మంది ప్రతి రోజు అదే ప్రతి సంవత్సరం వస్తారండీ ఆ ఈ ఆలయం చాలా బాగా డబ్బులు అదే డబ్బులు కూడా బాగా వస్తాయి అండి ఆలయానికి గవర్నమెంట్కి చాలా వస్తుంది అండి దీని వల్ల ఇంచు మించు సంవత్సరానికి వన్ బిలియన్ డాలర్ల కంటే ఇంకా ఎక్కువగానే దీనికి ఆదాయం వస్తుంది పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చి పెద్ద మోతాదులోనే దేవుడికి వాళ్ళ అర్పణలు అర్పిస్తారు ప్రధానంగా దీంట్లో రెండు ఉంటాయి అండి ఈ ఆలయంలో ఏడు అంతస్థుల గోపురం ఒకటి ఉంటుంది అండి ఫస్ట్ మీరు వెళ్ళగానే కనిపించేది మీరు వెళ్ళగానే కనిపించేది ఏడు అంతస్తుల గోపురం ఒకటి ఉంటుంది అండి తరువాత ఏడు అంతస్తుల విమానం అంటారు ఆలయ గోపురం పైన ఉంటుంది అన్నమాట ఆ మళ్ళీ దైవవేమో నల్లరాతితో అంటే వేంకటేశ్వర స్వామి బొమ్మ నల్లరాతితో చెక్కబడి ఉంటుందన్నమాట ఆ అయితే ఆయన బొమ్మ కూడా చాలా బాగుంటుందండి నాలుగు చేతులతో మళ్ళీ విగ్రహం చుట్టూ బంగారం ఉండి ఆ రత్నాలతో అలంకరించి ఉంటుందండి ఈ ఆలయంలో పద్మావతి ఆలయం కళ్యాణం వేంకటేశ్వర స్వామి ఆలయం ఇందులో చిన్న చిన్నవి ఇంకా కలిసి ఉంటాయి అన్నమాట తిరుమలలో వేంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ప్రధానమైన పుణ్యక్షేత్రం అన్నమాట అంటే ఇది హిందువులకు చాలా బాగా ప్ర ప్రత్యేకమైంది ఇక్కడే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతీ ఓక్క అదే హిందువులకి చాలా ప్రత్యేక ప్రత్యేకమైంది ఇక్కడ ప్రార్దన చేసుకున్నవన్ని నెరవేరుతాయని కూడా వాళ్ళు భావిస్తారు అండి ఇదే అండి నాకు తెలిసింది మరి ఇంకా చాలా ఉంది దీని గురించి చెప్పాలంటే కాకపోతే టైం కూడా సరిపోదు అసలు ఆయి సరేనండి